హలో మ్యాడమ్ ఇది కాఫీ షాపేనా మ్యాడమ్ గుడ్ ఈవెనింగ్ మ్యాడమ్ ఏమి లేదు మీ షాప్లో కాఫీ కాఫీ అంటే కాఫీ రేట్స్ ఎలా ఉన్నాయి మ్యాడమ్ ఎంత అంటే అవునా మ్యాడమ్ అంటే కోల్డ్ కాఫీ ఇట్లా జింజిర్ కాఫీ ఉంటాయి కాఫీస్ ఉంటాయి కదా మ్యాడమ్ అంటే ఎలా ఉన్నాయి రేట్స్ ఎలా ఉన్నాయి అని అడుగుతున్నాను అంటే ఏవేవి టేస్ట్ బాగుంటాయి వాటిలో అలా ఉంటుందా మ్యాడమ్ అయితే టే టేస్ట్ బాగుంటుందా మ్యాడమ్ అవును మ్యాడమ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా అంటే టేస్టును బట్టి ఉంటుంది కదా మ్యాడమ్ అందుకని అడుగుతున్నాను అంటే కోల్డ్ అంటే టేస్ట్ గురించి అడుగుతున్నాను మ్యాడమ్ ఓకే మేడమ్ ఓకే మ్యాడమ్ టీ రేట్స్ ఎలా ఉన్నాయి మ్యాడమ్ జింజర్ టీ అల్లం ఇట్లా బట్టీ అలా ఉంటుందా మ్యాడమ్ అంటే క్వాంటిటీ కూడా మంచిగా ఉంటుందా మేడమ్

కపుల్స్ కూడా ఉంటాయా అది మ్యాడమ్ అదే వద్దామని చూస్తున్నాను కపుల్తో కూ కపుల్కు అయితే బాగుంటుంది కదా మ్యాడమ్ షాప్ అయితే బాగుంటుంది కదా మ్యాడమ్ అక్కడికి రావడానికి అయిన విజిట్ చేయడానికి అయిన ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్ ఓకే థ్యాంక్ యూ